నేను ఫోటోగ్రఫీలో కొనికా వారి ద్వారా నేను శిక్షణ పొందాను ఒకప్పుడు నాకూ ఫొటోలు తీయటం అంటే ఆసక్తి కానీ ఎలా తీయాలో తెలీదు కానీ కనికా వాళ్ళ ద్వారా నేను శిక్షణ పొందటం వల్ల నాకు ఎలా పట్టుకోవాలి లెన్స్ ఎంత పెట్టాలి లాంగ్ డిస్టెన్స్ ఉంటే ఎంత జూమ్ ఎంత ఎలాంటి లెన్స్ పెట్టాలి షార్ట్ డిస్టెన్స్ ఉంటే ఏఎంత ఏ లెన్స్ పెట్టాలి షార్ట్ లెన్స్ అంటే ఏంది లాంగ్ లెన్స్ అంటే ఏంది ఎలా జూమ్ జేయాలి ఎలా జూమ్ అవుట్ జెయ్యాలి ఎలా జూమిన్ జెయ్యాలి ఎంత పాయింట్ పెట్టుకొనీ క్లిక్ కొట్టాలి అనేది మొత్తం నాకూ ఈ శిక్షణ ద్వారా నాకు తెలుసుకున్నాను డిఫరెంట్ యాంగిల్స్లో ఎలా యాంగిల్ని బట్టి ఎలాగా ప్లేస్ చెయ్యాలి ఫోన్ కెమెరాని ఎలా పట్టుకోవాలి ఎలా ప్లేస్ చేసి కెమెరా క్లిక్ జెయ్యాలి ఎంత లెన్స్ పెట్టాలి అనేదీ ఈ శిక్షణ ద్వారానే నేను నేను తెలుసుకున్నాను ఈ ఫొటోగ్రఫీ అనేది ఒకప్పుడు ఆసక్తికరమైనది బాగా నేర్చుకున్న తర్వాత నేను ఫొటోలు తీసేసి అప్లోడ్ చేస్తా ఉంటాను నా ఫొటోలు అన్నీ పంపిస్తా అన్ ఆన్లైన్లో పెడతా ఉంటాను

కొనికా ద్వారా నేను నే ఈ శిక్షణ పొందాను లాంగ్ లెన్స్ అంటే ఏందో షార్ట్ లెన్స్ అంటే ఏందో లాంగ్ లెన్స్ ద్వారా నాకు ఎలాగా ఎలాంటి ఫొటో వచ్చిద్దో షార్ట్ లెన్స్ ద్వారా ఎలాంటి ఫొటో వచ్చిద్దో ఏ యాంగిల్ పెడితే ఎలాంటి ఫొటో వచ్చిద్దనేది తెలిసింది ఒకప్పుడు మా బంధువుల్లో మా బాబాయ్ కొడుకు బాబాయ్ కొడుకుని ఫొటోలు తీస్తా ఉంటే చూసేవాన్ని అతన్ని నేను ప్రేరేపించుకున్నాను అతన్ని నేను ఇన్స్పైర్గా తీసుకున్నాను ఇప్పుడు నేను కెమెరాతో బాగా ఫొటోలు దియగలుగుతున్నాను ఫొటోలు తీస్తున్ తీసి నేను ఆన్లైన్లో అప్లోడ్ చేస్తా ఉంటాను